భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రస్ పురాతనం కాలంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విషయంలో చాలా పునరుద్దరించుకుని చాలా పెంపొందించబడింది అయితే పురాతన కాలంలో చాలామందికి ఊళ్ళల్లో వైద్య వైద్య సదుపాయం అనేది లేకుంటుండేది ప్రస్తుత కాలంలో చాలా వరకు మెరుగుపడింది ప్రతి చిన్న పల్లెటూరులలో కూడా వైద్య సదుపాయం కలిగింది పురాతన కాలంలో తక్కువ తక్కువ వైద్యులు ఉండడంతో చాలామంది తొందరగా మృతి చెందడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు అలాంటి అలాంటి ప్రమాదాలను తగ్గించడానికి చాలా వరకు భారతదేశం గొప్పగా ప్ర ప్రధమ స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నాను ఎప్పటిని భారతదేశంలో ఎలాంటి మందుల ఆహారం వాడుకోరు ఇతర దేశాలల్లో ఇతర దేశాలతో పోలిస్తే మ వేరే దేశాలల్లో అన్నిటిలో మొత్తం మందు పదార్థాలతో తింటూ ఉంటారు భోజన సమయంలో కానీ భారతదేశంలో మాత్రం మంచిగా పన్ మంచి భూమిలో పండించిన ఆహారాన్ని తింటూ ఉంటారు ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉదాహరణకు తీసుకుంటే కోవిడ్ కరోనా వ్యాధి స సమయంలో కరోనా వ్యాధి సమయంలో మన భారతదేశం నుండి టీకాలు వ్యాక్సిన్లు ఎగుమతి దిగుమతి ఎగుమతి దిగుమతి చేయడం జరిగింది ఈ విషయంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది అయితే ఇప్పుడు మన భారతదేశంలో అలాగే మొబైల్ వైద్యం కూడా అందించడం జరుగుతుంది సో అలా ఒకటి సున్నా ఎనిమిది అనే నెంబర్ గల అంబులెన్స్ సదుపాయాలు కూడా కలిగిస్తున్నారు అవి ఎదురుకొంటున్న కొన్ని ప్రధాన సవాళ్ళు ఏమిటంటే సవాళ్ళు ఏమిటంటే ప్రస్తుతం ఇంకా ప్ర పెద్ద పెద్ద ఆసుపత్రులలో పెద్ద పెద్ద మంచి యాంత్రిక సహాయం ఉంటే ఇంకా మంచిగా పె పెంపొందించవచ్చు ఇంకా డెవలప్ చెయ్యొచ్చు ఇండియా భారతదేశాన్ని